ట్రెక్కింగ్ అనేది చాలామందికి ఇష్టం ముఖ్యంగా యువతకి చాలా ఇష్టం నాకు ఆ ట్రెక్కింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం అయితే మేము అనంతగిరి హిల్స్ అనే ప్రాంతంకి ట్రెక్కింగ్ కోసం వెళ్ళాము దీనికి మేము కుటుంబం మొత్తం వెళ్ళాము అయితే ఈట్రెక్కింగ్కి మా అమ్మ నాన్న అన్న చెల్లి అందరం ఇంకా చాలామంది వెళ్లాం అనంతగిరి హిల్స్ చాలా అద్భుతమైన ప్రాంతం చుట్టూ చెట్లు చల్లని గాలి మంచినీళ్లు మరియు చాలా లొకేషన్స్ మనం చూడడానికి ఉన్నాయి అయితే ఈలొకేషన్స్ అన్ని చాలా పచ్చగా గ్రీనరీతో నిండిపోయి ఉంటాయి చాలా మంచి ఆక్సిజన్ లభిస్తుంది మరియు వ్యూ పాయింట్స్ మనం చూడడానికి కూడా కొండపై నుంచి ఆ సీన్ చాలా బాగుంటుంది అయితే మేము ముందుగా అనంతగిరి హిల్స్లో అనంతపద్మనాభ స్వామి గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళాము అక్కడ మాకు చాలా నచ్చింది అనంత పద్మనాభస్వామి ఎక్కడైనా సరే పాము పైన పడుకుని ఉన్నట్టు మనకి దర్శనం ఇస్తాడు కానీ ఇక్కడ అనంతగిరి హిల్స్ అనంతపద్మనాభ స్వామి గుడిలో మాత్రం అనంతపద్మనాభ స్వామి పాముపై కాకుండా కూర్చొని ఉన్న మూర్తిని మనం దర్శించుకుంటాం ఆమ్మూర్తిని చూసి అందరం చాలా సంతోషపడ్డాం ముఖ్యంగా మొదట చూసి ఆశ్చర్యపోయాం ఎందుకంటే మాకు దాని చరిత్ర తెలియకుండానే మేము మొదటిసారిగా వెళ్ళాం కాబట్టి అయితే ఆఅనంత పద్మనాభ స్వామి దర్శనంకి వెళ్లడానికి కూడా మేము ముందుగా టికెట్ తీసుకుని లైన్లో వెళ్లి ఆ లైన్ నుంచి ఒక గుహ లోపలికి వెళ్ళాలి ఆ గుహ లోపల నుంచి మెట్లు దిగుకుంటూ కిందకి వచ్చి అక్కడ అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మెట్లుఎక్కి పైకి వెళ్ళి అక్కడ వేరే మూర్తులను కూడా దర్శనం చేసుకుని బయటకి రావాలి అక్కడ అదంతా అయిపోయినాక మేము మళ్ళీ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్కి వెళ్ళాం అక్కడ చాలా ఎండ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఉండలేకపోయాం అక్కడికి వెళ్లడంకి కూడా లాస్ట్ వరకు మన కారు కాని మనం వెళ్లే వాహనం ఏది పోదు కొంచెం దూరంలోనే ఆపేసి అక్కడ నుంచి నడక మార్గంగా మనం అ వ్యు పాయింట్కి చేరుకోవాలి అయితే మేము కుటుంబ పరంగా అందరం నడుస్తూ వ్యూ పాయింట్ వరకు నడక సాగాం అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసిన సీన్ ఆ గ్రీనరీ పచ్చదనం గాలి ఇంకా మాకు చాలా నచ్చింది ముఖ్యంగా అక్కడ మట్టి కూడా ఎర్ర మట్టి ఉండే అవన్నీ చూస్తూ మాకు చాలా సంతోషం వచ్చింది అక్కడనుంచి మళ్లీ అదే నడక ద్వారంలో మా వాహనానికి చేరుకొని అక్కడ నుంచి ట్రక్కింగ్ వెళ్ళినప్పుడు మంచి రెస్టారెంట్లు అవి దొరకడం కష్టం సో ఒక చోట ఆగి అక్కడ మా భోజనం చేసుకొని మళ్లీ అక్కడి నుంచి వేరే వాళ్ళని అడిగి సమీపంలో ఉన్న ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని నెక్స్ట్ అక్కడ ఒక కోటపల్లి రిజర్వాయర్ అనేది ఉంది అని తెలుసుకున్నాం ఆతరువాత మేము అందరం అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాం కోటపల్లి రిజర్వాయర్కి చేరుకున్నాం కానీ ఆ కోటపల్లి రిజర్వాయర్కి చేరుకునే ద్వా ద్వారం వేర్ చాలా కచ్చాగా ఉంది ఎందుకంటే ఆరోడ్ మళ్లీ వేస్తున్నారు సో అంత మట్టి మట్టి రాళ్లు రాలుతూ నిండిపోయి ఉండే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆకోటపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లిన తర్వాత బోటింగ్ చేయాలని అనుకున్నాం ఆ బోటింగ్కి అందరం వెళ్ళాం ఆబోటింగ్కి ఒక్కరూ చేయవచ్చు ఇద్దరు కూడా చేయవచ్చు సో మేము అందరం ఫ్యామిలీతో వెళ్లాం కాబట్టి ఇద్దరు ఇద్దరం వెళ్ళాం నేను మా నాన్నవెళ్ళాం అలా అందరం అందరం బోటింగ్కి వెళ్ళాం ఆ బోటింగ్ కూడా మేము గంటసేపు చేసాం ఆ బోటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వద్దాం అన్నటైంలో మాకు ఆకలి వేసి గుడి దగ్గరనే ఆగి ఎందుకంటే ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మనకి రెస్టారెంట్స్ కాని తినే ప్రదేశాలు ఎక్కడ కనిపించవు కాబట్టి గుడి దగ్గరే ఆగి మళ్ళీ దర్శనం చేసుకుని అక్కడ దొరికిన ప్రసాదమే తిని బయలుదేరాం బయలుదేరేటప్పుడు కూడా అవన్నీ ఘాట్ రోడ్స్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది ఇంకొకటి ఘాట్ రోడ్స్లలో స్ట్రీట్ లైట్స్ అనేవి ఎక్కువగా ఉండవు దాంతో ఆ వేలో మనం వెళ్లడానికి చాలా భయంకరంగా మారుతుంది చుట్టూ అంతా చీకటే ఉంటుంది సో అలా మేము వస్తున్నప్పుడు పాటలు పెట్టుకొని వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ కర్ణాటక ప్లాన్ వేసుకున్నాం కర్ణాటక ప్లాన్ వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ప్రమాదంని మేము చూసాం కర్ణాటక మణిపాల్ వెళ్లినప్పుడు మాకు వర్షాకాలం ఉండే అక్కడ కూడా మొత్తం ఎర్ర మట్టి ఉండే వర్షాకాలం ఉండడం వల్ల ఆ మంచు వల్ల మాకు రోడ్డు కూడా సరిగ్గా కనపడలేదు అయితే మేము చాలా మెల్లిగా కొనసాగాం ఆ ఎర్ర మట్టి నీళ్ల లాగా పారుతుంటే అది చాలా ముచ్చటగా అనిపించింది అయితే ఆ మంచు కారణంగా మేము ఒక ఎత్తైన బ్రిడ్జిపై నుంచి వెళ్ళింది కూడా మేము ఊహించలేదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నావిగేషన్లో చూస్తే మేము ఒక జలపాతాన్ని అంత ఎత్తులో ఉన్న బ్రిడ్జిని కూడా క్రాస్ చేసాం అంతా భయంకరంగా ఉంది ఆ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు దారి తప్పిపోయాం దారి తప్పిపోయి ఒక అడవి లోపలికి వెళ్ళిపోయాం అది ఇంకా రాత్రి సమయం ఉండడంతో ఒక లైటు లేదు ఒక మనిషి కనిపించటం లేదు అంత ప్రమాదం ఉండే అయినా అక్కడ నుంచి మేము ఏం చేయలేక వెళ్ళాం అలా ఏం లైట్ లేకుండా ఒక మనిషి కూడా లేకుండా ఆ అడవిలో తెలియకుండా రెండు గంటల పాటు ప్రయాణం చేశాం రెండు గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత మాకు సిగ్నల్ కొంచెం వస్తే నావిగేషన్లో చూస్తే మేము వచ్చిన దారి తప్పు అని తెలిసింది అయితే మేము వచ్చింది అడవి ప్రాంతం కాబట్టి మాకు ఎంత ఆకలైనా మాకు ఆహారం దొరకలేదు సో సిగ్నల్ వచ్చిన తర్వాత మేం అది చూసుకొని మళ్లీ అక్కడి నుంచి వెనుకకి వచ్చాం వెనుకకి మళ్లీ అద్ ఆ రెండు గంటల పాటు వచ్చాక అక్కడ కూడా మాకు ఏమీ రెస్టారెంట్లు కనిపించలేదు అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ కనిపించి ఆగి తిన్నాం అక్కడి నుంచి దగ్గర్లో ఉన్నహోటల్లోకి వెళ్లి అక్కడనే ఒకరోజు ఒక రాత్రి అంతా ఉండి తర్వాతి రోజు మేము అక్కడ ఉన్న ఉడిపి కృష్ణుడి గుడికి వెళ్ళాం అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్కి హైవే రోడ్లో చేరుకున్నామని నిర్ణయించుకుని అదే హైవే మార్గంలో ఇంటికి అంటే హైదరాబాద్కి చేరుకున్నాం